ఇంట్లో కథలు కవితలు చదవడానికి రాత్రి కాల సమయం మేము ఎంతో కేటాయించము ఆ సమయంలో ఆరు బయట అలా కథలు చెబుతూ ఆకాశాన్ని చూస్తూ చుక్కలని గురించి వర్ణిస్తూ ఎంతో చందమామ కథలు చెప్పుకుంటూ ఆ అనుభవం ఎంతో అనుభూతిని కలిగించింది ఎంతో సంతోషాన్ని కలిగించింది కథలు చారిత్ర కథలు ఎన్నో వివరించడానికి ముసలమ్మ కథలు ఎన్నో వింటూ ఎంతో చక్కటి అనుభూతిని కలిగిన కలిగించింది